హాలో సార్ మొబైల్ షాప్ సార్ ఏమేమి ఉన్నాయి అండి మొబైల్స్ ఎలా సార్ క్యాషా కార్డా ఈఎంఐ క్యాష్ అయితే ఎలా పడుతుంది కార్డ్ అయితే ఎలా పడుతుంది ఈఎంఐ అయితే ఎలా పడుతుంది మొత్తం అమౌంట్ పే చేస్తాను అదే ఎలా ఏ కార్డ్ అయితే ఎలా ఉందండి అన్ని అన్ని బ్యాంకులు ఉన్నాయండి ఏ బ్యాంక్ ఎలా పడుతుందో ఇంకా వేరే బ్యాంక్స్ అయితే ఎస్బిఐ ఒకసారి ఇచ్చేస్తారండి లేకపోతే వేరే వేరే ఇస్తారా ఆహా ఎంత అమౌంట్కి ఇస్తారండి ఇంకా సార్ ఎక్కువ కడితే ఎంత పడుతుంది ఎక్కు తక్కువ కడితే ఎంత చార్జెస్ పడుతాయి ఇంట్రెస్ట్ అండి ఓకే సార్ థ్యాంక్ యు థ్యాంక్ యు సార్ ఓకే